గోపి గారు మీ గురించి చెప్పండి నాది తిరుమల కుప్పం తిరుమల కుప్పం మాది మా నాన్న పేరు మునిస్వామి మా అమ్మ పేరు రోషమ్మ మా నాన్నకి అమ్మకి పుట్టిన వాళ్ళు నలుగురు

వేగమ్మ కుప్పంలో వేసి నగిరి పక్క నగిరిలో వేగమ్మ కుప్పం కట్లు అమ్మి మాకు నూకలు తెచ్చి మా నాన్నగారు వచ్చి నూకలు తీస్తే మా అమ్మ వండి వేసేది మా అమ్మ వచ్చి రైతుల దగ్గర పోయి పని చేసేది వచ్చేది సాలా కష్ట హీనస్థితిలో మాకు ఆస్తిలే ఏమీలే ఇల్లు స్థలాలు కూడ కొంచెంగా ఒకే రూమ్ ఉంటుంది ఆ సమయంలో ఆ యొక్క వాడికి పోతేనే మాకు మా యొక్క జీవ మాకు ఆ యొక్క అంటే మాకు ఆకలి తీర్చేది మా నాన్న అడవికి పోకపోతే ఆకలి తీర్చే వాళ్ళు ఎవరూ లేరు అటువంటి పరిస్థితి సమయంలో ఆ యొక్క మంచి వాన వచ్చేటప్పుడు కూడా ఇల్లు ఉండదు ఇల్లు పైన గాలి కొడితే గాలి కొడితే ఇల్లు పైన కొప్పులంతా లేసిపోయేది మంచి నిద్రలో రాత్రుల్లో కూడా ఆ యొక్క తట్లు పెట్టేసి తట్టలు పెట్టేసి నీళ్ళు కారుతది అప్పుడు గిన్నెలు పెట్టేది మేము అక్కడ ఎక్కడ పండుకోవాలని ఒక ముడుక్కొని పనుకొని మా నాన్న అమ్మోళ్ళు కూర్చునేది అలాగా పరిస్థితి మాది ఆ సమయంలో కూడా మా నాన్నగారు ఎనభై తొమ్మిదిలో చనిపోయాడు ఎనభై తొమ్మిది చనిపోయే లోపల నేను ఆరో తరగతి సదువుతున్నాను మా తమ్ముడు ఏడో ఐదో తరగతి సదువుతున్నాడు ఇంకా నాయన సనిపోయానాడే మన పరిస్థితి ఏమిటి అని నేను నేను ఆరో తేదీ నుంచి కేబీఆర్ పురంలో చదువుతున్నాను నేను ఎనభై తొమ్మిదిలో నిలిచిపోయాను ఎనభై తొమ్మి తొమ్మిదిలో నిలిచిపోయి మా నాయన తొమ్మిదిలోనే పదిహేడు ఐదు ఎనభై తొమ్మిదిలో సనిపోయినాడు కాబట్టి నేను అప్పుడు మా నాయన ఎప్పుడు సనిపోయినాడో ఆ అప్పుడే నేను స్కూల్ నుంచి మానుకున్నాను మా అనుకునే లోపల ఇంకా ఏం చేసేది ఇంకా సిదాసిని మిల్ అని పుత్తూరులో ఉంది ఆ ఫ్యాక్టరీలోకి పోయి నేను క్యాంటీన్లో పని చేశాను కానీ క్యాంటీన్లో పనిచేసి క్యాంటీన్లో రాత్రి మంచి నిద్రలో లేపుదురు కే కా మూడు షిఫ్ట్లో ఆ కంపెనీలో ఆ మూడు షిఫ్ట్లో టీ ఎత్తుకొని పోవాలి అంటే పన్నెండు గంటలకి ఒక షిఫ్ట్ టీ నైట్ తీసుకొని పోవాలి తీసుకుని పోయి టీ ఇచ్చేసి రావాలి మళ్ళీ అప్పుడు సప్లై చేయాలి ఆ గిన్నెలు టీ కప్పులు అన్ని కడగాలి మళ్ళీ ఉదయం లేసి ఎనిమిదినర తొమ్మిది గంటలకు టీ ఎత్తుకొని పోవాలి అలాగా పనిచేస్తూ నేను సాలా కాలం నేను ఒక పది సంవత్సరాలు నాది నా వయసు అప్పుడు నుంచి కష్టపడుతున్నాను మళ్ళీ మా తమ్ముడిని అక్కడ క్యాంటీన్లో పనిచేస్తానే మా తమ్ముడిని చదివిపించాను అంటే మా నాన్నగారు ఆ కట్లు అమ్మి ఆ నూకలు తెచ్చి మాకు బుక్స్ లేదని కావాలంటే కూడా తీసుకొని వచ్చి మాకు చదువుపించేవాడు అంటే నా పరిస్థితి సరిలేదు కాబట్టి నేను నిలిచిపోయాను తమ్ముడన్నా సదవని అని మా నాన్న గుర్తుకి నా తమ్ముని కూడా సదివిపించాను సదివిపించాను బిఏలో సదివిపించాను మళ్ళీ నెక్స్ట్ బిఏలో బిఈడి సదివిపించాను ఇప్పుడు బాగా వాడి స్థితిలో వాడు ఒక్క ఇదిలో రేంజిలో ఉన్నాడు ఏం ప్రాబ్లం లేదు నా పరిస్థితి అంటే క్యాంటీన్లో పని చేస్తాను స్పిన్నింగ్ మిల్లులో అట్లే లోపల జాయిన్ అయినను జాయిన్ అయిన తర్వాత ఒక జాయిన్ అయిన తర్వాత పని చేస్తా ఉన్నాను నాకు తొంభై ఐదు తొంభై ఐదులో పెళ్లి చేసుకున్నాను అంటే మా గ్రామంలో నుండి దర్శనం మామని అక్కడ కాళహస్తిలో చేరినాడు వాళ్ళ కూతుర్ని నేను ఒక పెళ్లి చేసుకున్నాను చేసుకొని ఎనభై తొం తొంభై అంటే ఐదు మూడో నవంబర్ మూడో తేదీ మూడో తేదీ పదకొండవ నెల పదకొండు నెల తొంభై ఐదు పైనలో నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకునేసి ఏడు సంవత్సరాల పాటు మాకు పిల్లకాయలు లేకుండా పోయింది పిల్లకాయలు మాకు దేవుడు మాకు దయచేసినాడు ఆ సమయంలో మా అమ్మ ఒక రెండు వే రెండు వేల నాలుగులో మరి రెండు వేల నాలుగులో మరణించింది మా చిన్నక్క రెండు వేలులో రెండు వేల రెండులో మరణించింది మా అక్క కూడా చనిపోయింది ఒళ్ళు వల్ల మా చిన్నక్క వాళ్ళకంతా నేనే సహకరించేది క్యాంటీన్లో పని చేస్తా అలాగా కంపెనీలో చేరి అలాగా వాళ్ళంతా పోషించి పోషిస్తున్న పోషించాను దేవుడి దయ ఇదంతా నేను మా పరిస్థితి హీనంగా ఉంది అలాగా సమయంలో క్యాంటీన్లో పని చేస్తూ ఉండి చాలా ఇల్లు లేని పరిస్థితులు ఇల్లు స్కూల్ అంత ఆ యొక్క ఇల్లు లేని పరిస్థితులు ఆ కప్పులు అంతా తీసేసి మళ్ళీ ఒక కబాత్ తీసుకొని కప్పి కప్పుకున్నాను కప్పేసిన తర్వాత మేము పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుని అదే మాకు పెళ్లి చేసుకున్నాను అలాగా పరిస్థితి అంతా వచ్చింది అలాగా ఎవరికి ఇలా పరిస్థితి రాకూడదని ఇక్కడ నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను అలాగే మళ్ళా పెళ్లి చేసిన తర్వాత పిల్లలు ఏడు సంవత్సరాలు లేకుండా పోయింది మళ్ళా రెండు వేలున రెండులో మాకు రెండు వేల నాలుగులో మా కుమారుడు పుట్టాడు నాకు ఒక కొడుకు పుట్టాడు మళ్ళా రెండు వేల ఐదులో మా కొడుకు ఇంకొక్క కొడుకు ఒక కూతురు కూతురు పుట్టింది వాళ్ళంతా ఇప్పుడు బిఎస్ఏ బీ అబ్బాయి చదువుతున్నాడు బిఎస్ నర్సింగ్ అమ్మాయి సదువుతుంది బిఎస్ చదువుతున్నారు అంటే ఇప్పుడు కూడా సాలా మేలు చాలా అప్పులు అయిపోయి ఈ చాలా అయిపోయింది పోయి నా పరిస్థితి మారిపోయింది నేను ఎక్కడ నేను బ్రతకాలి ఎక్కడ నేను ఉండాలి అని కూడా అంటే మాకు ఆస్తిలా ఏమీలా మాకు సుతుల పనికి పోతేనే మాకు జీవితం ఆకులు తెచ్చుకునే దానికి ఆలాగా పరిస్థితి నాది ఆ సమయంలో అలా పని చేస్తూ ఒక రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో ఫ్యాక్టరీ నుంచి నిలిచిపోయి సిస్టనింగ్లో పనిచేస్తున్నాను ఒక రోజుకి ఎంత పది రూపాయలు లెక్కన ఇస్తున్నారు మళ్ళీ ఒక పది వేలు అట్లా చేతికి వచ్చేది పీఎఫ్ అంతా పట్టుకొని ఒక పది వేలు చేతికి వచ్చేది ఆ సమయంలో పనిచేస్తూ ఉంటే అప్పులు ఎక్కువ అయిపోయింది ఇల్లు కట్టడానికి అప్పులు తీసుకున్న అంగడి ఒకటి పెట్టిన అంగడిలో అప్పులు అయిపోయాను సాలు అయిపోయింది కుటుంబ సమాధి లేకుండా పోయింది అంటే అప్పులు ఎక్కువ అయిపోయి పరి పరిస్థితి మారిపోయింది చచ్చిపోవాలని వచ్చింది ఆ సమయంలో కంపెనీ నుంచి వదిలేసి దుబాయ్ కన్నా వెళ్ళిపోదామా కువైట్ కన్నా వెళ్ళిపోదామా అడుక్కొని వాళ్ళని అనుకోనేవాన్ని ఆ సమయంలో కూడా దేవుడు ఒక బ్రోకర్ని పట్టుకొని దుబాయ్కి వెళ్ళాను దుబాయ్కి వెళ్ళి ఆ యొక్క సమయంలో దుబాయ్కి వెళ్తే అక్కడ కరోనా వచ్చేసింది అక్కడ మా పాస్పోర్ట్లు కరోనా వచ్చేసింది నేను ఒక వేరే ఒక పని చేస్తా నాకు ఇది ఇది నాకు రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి వేరే వేరే కంపెనీ పోవాలంటే అక్కడ పజ్జేనిమిది వేలు కడితే పద్దెనిమిది వందలు ఆ దేశానికి దుబాయ్ దేశానికి పదైదు వందలు కడితే నీకు వేరే ఫ్యాక్టరీ వేరే జ్యూస్ అంటే పార్సల్ చేసేది మీకు ఉద్యోగం ఇస్తా ఆన్లైన్ వదిలినారు యూట్యూబ్లో అంతా దాన్ని చూసి పోయి ఈ పాస్పోర్ట్ నుంచి పద్దెనిమిది వందలు కట్టేసి మళ్ళా వేరే రెన్యువల్ చేసుకుందాము అక్కడనే పనిచేసుకుందాము దుబాయ్లోనే అనే చూస్తున్న మళ్ళీ అక్కడ బోకర్స్ ఫ్యాక్టరీ అని చెప్పే లోపల మళ్ళీ అక్కడ ఫ్యా కేస్ ఇచ్చి దుబాయ్లో కేస్ ఇచ్చి కోర్టు వారి దగ్గరికి పోయి మళ్ళీ ఆ యొక్క ఇది తీసుకున్నాం పాస్పోర్ట్ మళ్ళీ కోర్ట్ నుంచి పాస్పోర్ట్ తీసుకుని మళ్ళీ ఇండియా వచ్చుటకు వచ్చే వచ్చే దానికి సిద్ధపడినం అంటే కరోనా టెస్టింగ్ తీసుకొని మళ్ళీ ఫ్లైట్ దగ్గరికి వస్తే

మా తమ్ముడు మా మామగారు వాళ్ళు వేశారు దాని ఫ్లైట్ టికెట్ వేసుకున్న ఆ టికెట్ పోతే ఆ ఫ్లైట్ వెళ్ళిపోతే నాకు కష్టం మళ్ళీ వేరే ఫ్లైట్ టికెట్కి నాకు ఎట్లా డబ్బులు వస్తుంది అని ఆలోచన చేసిన సార్ నాకు పైసాకి డబ్బులు లేదు సార్ నా పరిస్థితి ఫ్లైట్ వేరే పదిన్నరకి సార్ ఫ్లైట్ నేను వెళ్ళాలి కదా సార్ ఐదున్నర వెళ్తే నాకేరా ఉంది ట్రై ఫ్లైట్ పోతే పోనీ నాకేమి సంబంధం కట్టేసి మా ఇండియా మా దుబాయ్లో మా దే ఇదికి గవర్నమెంట్కి కట్టేసిపో అంటున్నాడు నాకు దగ్గర లేదు మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోయింది పదిన్నరకి వెళ్ళిపోయింది సార్ ఇలాగ ఫ్లై వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది సార్ అంటే మళ్ళీ ఇంక మీటా ఇండియా నుంచి నీవు దుబాయ్కి రావా మా దేశానికి అన్నాడు నేను రాను అన్నా మళ్ళీ ఒక పచ్చ సీలు వేసేసి పంపించేసిన అక్కడికి వస్తే ఫ్లైట్ వెళ్ళిపోయింది నేను ఎందుకు ఫోన్ చేయలేదు మా సీట్ అంతా కాలిపోయింది కదా అన్నాడు సార్ నా పరిస్థితి ఏంటి సార్ డబ్బులు లేదు